నేను తెలుగు నుండి ఆంగ్లంలోకి ఆంగ్లం నుండి తెలుగులోకి చాలా సార్లు అనువదించ అనువదించాను అంటే నాతో ఉన్న స్నేహితులకి కొంతమందికి తెలుగు అస్సలు రాదు కొంతమందికి ఇంగ్లీష్ కొద్దిగా కొద్దిగా వచ్చుంటది సో అలాంటి టైంలో నేను తెలుగు నుంచి ఆంగ్లంలోకి రా అంటే తెలుగు రానివాళ్ళకి తెలుగు నుండి ఆంగ్లంలోకి ఆంగ్లం నుండి తెలుగులోకి నేను చాలా సార్లు అనువదించాను అనమాట ఆ అనుభవం ఎలా ఉందంటే ఒకటి వాళ్ళకి నేను చెప్పాను ఇంకొకటి నాకు నేను ఒక ప్రాక్టీస్ లాగా చాలా బాగా ఉపయోగ ఉపయోగపడింది అనమాట సొ ఆ అనుభవం చాలా చాలా గ్రేట్ ఎప్పుడైనా మనకి అలా చేసినప్పుడు ఏంటంటే మనకి మనమే చ మనకి మనకే చాలా ప్రాక్టీస్ అవుతుంది ఆ సాధన ఎప్పుడూ మనకి యూస్ అవుతుంది అనమాట ఆ ఉపయోగం ఎప్పుడూ ఉంటుంది నీ లైఫ్ లాంగ్